హలో సార్ మా ఇంట్లో ఏ ఏసీ కరాబ్ అయింది సార్ ఏ టైపు ఆఫ్ ఏసీ అంటే

త్రీ టన్

అంటే మేము నిన్న ఏమిచేసినాం అంటే దాని దానికి

అంటే దానికి ఎక్కువ ఓల్టేజ్ రావడం వల్ల మొత్తం ఆఫ్ అయ్యింది ఎంత టెంపరేచర్ పెంచిన కూడా కూల్ అవుతలేదు ఆ ఏసీ టూ మంత్స్ అవుతుంది అంతే వారంటీ సిక్స్ మంత్స్ ఉంటుంది

ఎంత అవుతుంది సార్ ఎక్స్ట్రా చార్జెస్ ఎప్పుడు వస్తారు సార్ మరి ఎప్పుడు వస్తారు సార్ మరి రీపెర్ చేయడానికి కొంచెం ఈ రోజు తొందరగా రావడానికి ట్రై చేయండి సార్ మాకు ఏసీ సామ్సంగ్ కంపెనీ సార్

మీరు రండి సార్ ఎంత చార్జ్ అయిన కూడా ఇస్తాం మరి

ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్